హలో ఎవరండీ అవును ఏం కావాలి మీకు ఓకే అండి ఓకే అంటే ఓకే మీకు తలుపులు కిటికి కావాలంటే ఏ తలుపులెన్ని కావాలి కిటికిలు ఎన్ని కావాలి కొంచెం చెప్పండి క్లియర్గా ఓకే ఓకే అండి అంటే మీకు టేక్వి కావాలా లేకుంటే ప్లైవుడ్వి కావాలా ఏం కావాలంటే మీకు టేక్కి వేరే రేట్లు ఉంటాయి ఇవి వేరే రేటు ఉంటాయి ఏ రేటు తక్కువ అలా టేక్ కావాలి కానీ మీకు అంటే రేటు ఎంతలో కావాలండి అంటే రేటు ఎక్కువన తక్కువన చూపించడానికి అంతేగాని అంటే ఇప్పుడు బాగా పాత చెక్క ఉన్నది కొత్త చెక్క ఉన్నది పాత చెక్కకు ఎక్కువ రేటు కొత్త చెక్కకు తక్కువ రేటు మీకు ఏ చెక్క కావాలి ఆ ఆ అట్లనే ఉంటుంది పాతది మీ ఒక్క తలుపుకొచ్చేసి యాభై ఆరు వేల నుంచి స్టార్ట్ అవుతుంది యాభై ఆరు వేల నుంచి ఎనభై వేల దాకా ఉంటుంది కొత్తది అయితే నలభై వేల్లో వస్తుంది అంటే పాతది మంచిగుంటుంది చూడడానికి కూడా ఇంకోటండి మీరు ఇప్పుడే బుక్ చేస్తే రెండు నెల్ల ముందు బుక్ చేసుకోవాలి ఇప్పుడు బుక్ చేసుకుంటే రెండు నెల్ల తర్వాత మేము మీకు చేసి పంపిస్తాం అంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి చాలా బాగుంటుందండి మీకు ఇప్పుడు మీరు బుకింగ్ ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తే మేము బుకింగ్ చేస్తామండి ఓకే అండి ఇంకేం డౌట్స్ లేవాా అండి ధన్యవాదాలు ఓకే ఉంటాను